తిట్ల రాజేంద్ర కుమార్ తిప్పర్తి సురేష్ కుమార్ వీరవల్లి వెంకటకృష్ణ గరగ రామచందర్ రావు నిడివోలు ప్రవీణ్ కుమార్ ఆ గుబ్బల సాయి బాలాజీ గణపతి కుమార్